ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థకి ఉపాధ్యాయుల కొరతైతే ఉందండి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లోని ఉపాధ్యాయులు చూస్తే అసలేం ఉండదండి పిల్లలకి వస్తే మటికి పిల్లలకి వస్తే మటికి క్లాస్ మొత్తం కొంతమంది పిల్లలు ఉంటారు వి ఉపాధ్యాయుల కొరతైతే మటికీ ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఉ విద్యార్థులు చూస్తే వంద మంది ఉంటారు ఉపాధ్యాయులు చూస్తేనేమో ఓ నలుగురు ఐదుగురు ఉంటారు అలాగా ఆ కొరత మటికి స్కూల్లో ఉందండి గవర్నమెంట్ స్కూలు కొంచెం డెవలప్ అవ్వాలంటే పిల్లల్ని కూడా బాగా మన మంచి పిల్లలకి బాగా చెప్పే ఉపాధ్యాయులను అనేది ఆంధ్ర స్కూల్లోని మనం పెడితే బాగుంటుంది అండి ఎందుకంటే ఆ స్కూల్లో సార్లకి కానీ టీచర్లకు కానీ వాళ్ళకి కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చి అలాంటి పిల్లల దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి పిల్లలకు చెప్పిస్తే పిల్లలు పెరుగుతారండి అలాగే ఉపాధ్యాయులు కూడా పిల్లలకు తగ్గట్టుగా ఎక్కువ మందిని పెడితే పిల్లలకి అర్థమైనట్టుగా వాళ్ళకి ఎట్లా అయితే అర్థం చేసుకుంటారో ఆ రీతిగా చెప్పగలిగితే కొరతనేది ఉండదండి అలాగే వాళ్ళకి స్కాలర్షిప్లు కానీ లేకపోతే స్కాలర్షిప్లు కానీ గైడ్లు కానీ లేకపోతే మెటీరియల్స్ కానీ అన్ని వాళ్ళకి అందుబాటులో చేస్తే చాలా మంచిదండి విద్యాక ఉపాధ్యాయులు మటుకు సరిపడి నంత ఎక్కువ మంది ఉంటే మటికీ చాలా మంచిది అండి ఇప్పటికే ఉపాధ్యాయులు చాలా తక్కువ మంది ఉన్నారు ఎక్కువ మందిగా ఉండడం వలన స్కూల్ కూడా డెవలప్ అయిద్దండి ఇప్పుడైతే స్కూల్లో చాలా తక్కువ ఉన్నారండి స్టాప్ పిల్లలైతే చాలా మంది ఉన్నారు స్టాఫ్ పెరగాలంటే పిల్లలకి వాళ్ళకి నచ్చిన విధానంగా వాళ్ళకి మనం చెప్పేటట్టుగా ఈ ఉపాధ్యాయులని తయారు చేయాలండి అది గవర్నమెంట్కే సాధ్యం గవర్నమెంటు అలాంటి ఉపాధ్యాయులని పంపించి కొరత లేకుండా చూడాలండి ఆ రకంగా గవర్నమెంట్ స్కూళ్ళు ఎప్పటికైనా కూడా డెవలప్ అవ్